నాకిష్టమైన వంటకం వంకాయ వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది దానికి చాలా విధాలుగా వండుకోవచ్చు అదే రుచిని మంచిగుంటుంది ఎట్లా అంటే ఒకటి గుత్తొంకాయ్ అది ఎట్లా అంటే ఆ కాయని నాలుగు పక్కాలగా చేసి అట్లనే కాయతో అట్లనే వేంపి అందులో కూర కారం ఉప్పు వేసుకుని తింటే బాగుంటుంది ఎట్లా అంటే అదుంటుంది చూడు దాని తోక ఆ తోక ఆ వంకాయకున్న నారా అది ఇంకా బాగా రుచినిస్తుంది ఎందుకంటే నూనెలో గోలుతుంది కాబట్టి అది బాగుంటుంది ఇంకా కూర ఫస్ట్ ఎట్లా అంటే మనం వాటిని కోసి ఆ పెనం పెట్టి అందులో వేసి ఆ నూనెలో గోలుతుంది కదా ఆ గోలినాక తింటాం కదా అది బాగా టేస్ట్ ఇస్తుంది అది ఎక్కువ ఇట్లా అందులో మళ్ళీ పసుపు పసుపు వేయాలే పసుపు వేయకపోతే మంచిగుండదు కూర పసుపు కారం ఉప్పు అవన్నీ ఏసి మిక్స్ చేసి బాగా కలిపినంక తీస్తాం కదా తీసినంక దాని ఆ వంకాయ తోటి మళ్ళా చపాతి గానీ పూరీ గానీ ఈ రెండు ఈ రొట్టెల గిట్ల పెట్టుకొని తింటే ఇంకా బాగా టేస్ట్ ఇస్తుంది అది మంచిగా మంచిగా అనిపిస్తుందో ఆయిల్ మొత్తం పచ్చ కలర్లోకి వస్తాయి కదా అవి ఇంకొకటి మళ్ళా నాకు ఇంకెక్కువ కోడిగుడ్డు కోడి గుడ్డంటే బాగా ఇష్టం ఎట్లా అంటే ఉడకబెట్టాలి ఉడకబెట్టినంక పొట్టు తీసినంక నూనె ఉంటుంది కదా దాన్ని సగం సగం కట్ చేసి ఆ నూనెలో పోసి ఇట్లా చిన్న చిన్నగా పొక్కలి చేసి దాంట్లో ఏసి ఇట్లిట్ల ఏంపాలే నూనెలో ఏంపినాక దాని మీద పొట్టు అనేది అట్టు లెక్క అవుతుంది ఆ అట్టు ఉంటుంది కదా అది మంచిగుంటుంది ఇట్లా అంటే అవి ఏంపినా ఏంపతా ఉంటే నూనెలో ఏంపుతా ఉంటే కొంచెం కర్ర కర్ర అనేటట్టు అయితది అవి తీసి మళ్ళొక గిన్నెలో ఏసి ఆ నూనె పోసి మళ్ళందులో కారం ఉప్పు అవన్నీ వేస్తాం కదా అవన్నీ ఏసినంక పసుపు అవన్నీ వేసి మళ్ళా ఉడకబెట్టిన గోల్ని కోడిగుడ్లను అందులో వేయాలే ఎలా అంటే ఆ గంచులేసి మళ్ళా అంత కలిపి కాసేపు ఉడికినాక కాసేపు వేడైనాక తీయాలి మళ్ళా వాటికి ఎట్ల వేసుకుంటారంటే అందులోకి ఎక్కువ చపాతీలు చేసుకుంటారు ఎందుకంటే ఆ కోడిగుడ్డు మంచిగా గోల్తాయి కాబట్టి మంచిగ రుచినిస్తుంది అందుకే అవట్లా అవి ఎక్కువగా కోడి గుడ్డు చపాతీలు చేసుకుని కోడి గుడ్డుతోని తింటారు అది మంచిగా అనిపిస్తుంది అవింకా ఎట్లా అండుకోవచ్చంటే కోడిగుడ్లు అన్ని ఒక ఒక గిన్నెల గిన్నెలో కొట్టి పోసి అంతా కలిపి మొత్తం కలిసి కలిసేరకంగా కలిపి అందులో కొంచెం పసుపు అల్లం కారం ఉప్పు ఇవన్నీ ఏత్తం వేసినాక బాగా కలపాలి ఆ కలిపినాక మొత్తం అదంతా కలిసినాక ఒకటి గిన్నె పెట్టుకొని అలా నూనె పోసి అలా ఆమ్లెట్ లెక్కిగ అదంతా ఒకటే సారి అందులో పోసి కొంచెం కొంచెం కొంచెం పోసుకుంటా తీసుకుంటే ఇట్లా అట్టు లెక్కి తీసుకుంటూ వెయ్యాలే అట్లా మంచిగా అనిపిస్తుంది అదెట్లా అంటే మళ్ళా ఉట్టన్నంలో కూడా ఉట్టి కోడిగుడ్డు కొట్టుకొని పోసుకొని తినొచ్చు ఆ కోడిగుడ్డు అన్ని విధాలుగా అండుకోవచ్చు ఎట్లా అంటే ఉట్టన్నం ఉంటుంది కదా అందులో పోసి అందులో వేసుకొని ఇట్లా తింటావుంటే దానికి ఏం కలర్ రాదు కానీ కోడిగుడ్డుతిన్నట్టు తృప్తిగా అనిపిస్తుంది ఇంకెట్లా అంటే కోడిగుడ్డు అన్నం అన్నంతోటి కూడా చేసుకోవచ్చు కోడిగుడ్డు ఫ్రైది రైసు అన్నం ఉంటుంది కదా ఫస్ట్ ఆ కోడిగుడ్డు ఆ కోడి గుడ్డంతా అండుకున్నాక అదండిమాక అన్నమంత అన్నమొండుతాం కదా ఇట్లిట్ల తీసేయాలి తీసినాక ఆ కూర కోడిగుడ్ల కూరలో ఈ అన్నమెయ్యాలే అన్నమేసి బాగా కలపాలి కలిపినాక ఇది అదంతా కలిపినాక అలా కొంచెం కారము ఉప్పు వేసినాంక మసాలాలుంటాయి కదా ధనియాల పొడి మెంతిపొడి అవన్నీ ఉంటాయి కదా పొడులెయ్యాలి ఆ పొడులేసి మళ్ళా కలిపి కొంచేపు గ్యాస్ మీద ఉంచినామనుకో కొంచెం వేడైతే టేస్ట్ మంచిగా వస్తుందిగ ఇంకెట్లా అంటే మనము ఉల్లిగడ్డలు కూడా కొట్టి పోసి వండుకోచ్చు కోడిగుడ్డులో చాలా విధాలుగా వండుకోవచ్చు ఆ కోడిగుడ్డనేది మనకింకా మంచిది హెల్త్ ఆరోగ్యానికి ఉడకబెట్టిన గుడ్డు తినాలి ఎక్కువ ఇవి కొట్టిపోసిన గుడ్డు తిన్నామనుకో మన శరీరానికి వేడి అనేది తలుగుతాది అందుకే ఎక్కువ ఉడకపెట్టిన గుడ్డే తినాలే అందరూ దానికే ఎక్కువ ఇస్తారు గానీ మనమే ఇక మంచిగుండదు కదా రుచి అన్నట్టుగా కొట్టి పోసుకుని తింటాం కానీ అట్టా తినొద్దు ఎప్పుడు కానీ ఉడకబెట్టిందే తినాలి ఇంకెట్లుంటాదంటే టమోటా టమాటా పుల్లగుంటయి బాగా పుల్లగుంటయి కాబట్టి మంచిగా రుచుంటాయి కాబట్టి మంచిగా తింటాం కానీ ఎక్కువ టమోటా తినొద్దు అల్సర్ ఉన్నవాళ్లు అసలకే తినరు ఎందుకంటే అది తిన్నామనుకో కడుపులో మండుడు గానీ ఛాతిలో నొప్పి గానీ ఎక్కువస్తాయి కానీ టమోటా కూర మంచిగుంటుంది ఎట్లా అంటే ఆ టోమోటాలు కోసి అందులో వేసినాక చాలాసేపు ఉడకబెడతాం కదా ఉడకబెట్టిన దాన్ని మళ్ళా కొత్తిమీర అవన్నీ వేస్తాం కాబట్టి చాలా మంచిగా అవుపిత్తాది ఆ రుచిని కూడా మంచిగిత్తాంటది అందుకు మనం మంచిగా అండుకొని అదెక్కువ మళ్ల తినొద్దు అల్సరున్న వాళ్ళు మళ్ళా తిన్నామనుకో ఆ పులుపు అనేది బాగా బాగా పులుపు ఉన్నదనుకో కొంచెం ఇగ వాళ్లకెట్లుంటాదంటే నొప్పిలేస్తూ ఉంటుందిగ అందుకు టమాటాని ఎక్కువ దూరంగా ఉంచుతారు ఎప్పుడు గానీ తినరు టమాటా వెల్లెళ్ళులేసుకుంటారంటే వంకాయ టమాట గానీ బెండకాయ టమాటా కోడి గుడ్డు టమాటా ఇంకా అల్ చింతకాయ్ అల్ చింతకాయలో కూడా ఏసుకుంటురు ఎందుకంటె అల్ చింతకాయ కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి అందులో ఈ కొంచెం ఇది వేసుకున్నాం అనుకో టమాటా కొంచెం పుల్లగా పుల్లగా తాకడానికి అదుంటుంది ఇంకెక్కువ బిర్యాని ఇష్టపడతారందరు ఎందుకంటే అది దాన్ని చూడగానే తినాలి అనిపిస్తుంది ఇట్లా నోరూరుతూ ఉంటుంది తినాలి తినాలి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు చూస్తూ ఉంటారు అందరూ అందుకే ఎక్కువగాని బయటకు పోయినప్పుడు గానీ ఎక్కడ గానీ దాన్నే ఎక్కువ తింటూ ఉంటారు పొయ్యి బిర్యానీ ఫోటోలు తీసుడు గానీ అట్ల అట్ల తీసుకుంటూ పెట్టుకుంటూ అది తింటారు ఎందుకంటే మళ్ళా ఆ బియ్యం ఎట్లుంటాయి కొంచెం పొడవుగా ఆ బియ్యం మంచిగుంటాయి పొడుగు బియ్యాన్ని తింటుంటే మంచిగా అనిపిస్తుంది ఆ రుచి కూడా మంచిగుంటుంది దాంట్లో ఇంకా ముక్కొస్తాయి కదా ఆ ముక్కలు తింటుంటే ఉంటుంది మస్తుంటుందిక చాలా మంచిగా అనిపిస్తుంది ఆ బిర్యాని తింటుంటే ఇంకెక్కువ దేన్నంటే మళ్ళుంటాయ్ కదా చేపలు చేపలైతే చాలా మంచిగుంటాయ్ అవి నీళ్లల్లో పట్టుకొచ్చి అమ్మి తీసుకుంటాం కదా మనం అవి తీసుకున్నాక మొత్తం ఇట్లా అంతా కడుగుతాం మీద పొట్టు పోయ్యేలాగా కడిగి ఆడపెట్టి మొత్తం పొట్టు పోయేలాగా కడుగుతాం అదందులో ఉప్పేసి కడగాలి ఇంక ముక్కలు ముక్కలు కోసి ముక్కలు ముక్కలు వేసి అక్కడ పెట్టి కడిగినాక అయి ఉంటాయి కదా అవి తీసుకొచ్చి కొద్దిసేపు ఫ్యాన్ కిందనన్న ఎండలనన్నా ఆరబెట్టాలి ఆ నీళ్లన్నీ ఇట్లా ఇంకినాక తీసి ఆ నూనెలో ఇట్లా గోలించి మంచిగా మెత్తగా గోలయ్యాలిగా అవన్నీ గోలినాక తీసి అన్ని చాపలన్నీ గోల్పియ్యాలే ఇక గోలినంక మనం ఉడక గో ఆలుగడ్డ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఆ ఉల్లిగడ్డల్ని పోయేలేసి వేయాలి ఉడికే దాకా ఉడకబెట్టినాంక అవి తీసి దంచాలే దంచి ఇక్కడ ఉంటాయి కదా పోయిలో పెట్టుకొని ఆ పొయ్యి ఆ పొయ్యిలో నూనె కొంచెం కారం ఇవన్నీ ఏసుకొని అల్లం ఉంటుంది కదా అల్లమేసి ఈ పొడి ఉల్లిగడ్డలు దంచింది అదంతా వేసి మంచిగా వేసి అలా పెట్టాలిక అలా వేసినాక ఈ ముక్కలు ఫ్రై అయ్యా ఇవి మనం ఉడకబెట్టిన ముక్కలు మంచిగా గోలించిన ముక్కలు తీసుకుపోయి అలా వేసి కలిపి ఇక తింటుంటే ఉంటుంది మంచిగా మెత్తగుంటాయి ఇక అది బాగా ఇష్టపడతారు ఎవరు గానీ ఫి చాపలు చాపలు మంచిగా ఉడకబెట్టాలి గోలించాలి అర్థం కాదు అది బాగా ఇష్టముంటుంది ఇప్పుడు చూసామంటే తక్కువ ఎందుకంటే ఆ పులుసులో మనం చింత చింతపండు చింతపండు పులుసు చింతపండు పులుసు పోస్తాం కదా చింతపండు పిసికి పిసికి పోసింది కొంచెం బాగా పుల్లగుంటుంది అన్నట్టు చింతకాయ కదా ఇగ పుల్లగుంటుంది కాబట్టి తక్కువ తక్కువ తింటారందరు కానీ ఆ పులుసనేది ఏ ఇవేళ వండుకోని తెల్లారి తిన్నామనుకో చాలా మంచిగుంటుంది అదింక ఎక్కువ రుచినిస్తూ ఉంటుంది ఇవేళ కానీ రేపు తింటే ఇంక దానిలో చేపలంటే ఇక అందులో మెంతు పొడి ఈ పొడి ఆ పొడి బాగా మసాలాలు వేస్తారు కాబట్టి మంచిగుంటాయి చాపల పులుసు ఇంకా చాలా అనుకుంటారు ఇక చికెన్ చానా మంది తింటారు చికెనెట్లుంటుందంటే ఇంక మంచిగా తింటారు చికెన్కెక్కువ ఈ ఎవ్వరు చూడు చికెన్ చికెన్ ఇక ఆదివారమొస్తే చాలు చికెన్ తెచ్చుకుంటారు పోతారు తింటూ ఉంటారిక అక్కడిక ఇక తెస్తారు మంచిగ కడిగి చిన్న చిన్న పీసులు లెక్క కోసుకోని దాంట్లో ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి కలిపి ఈ ఉల్లిగడ్డలు మిరపకాయలు కోసి అందులో వేసి ఇక ఫ్రై ఫ్రై చెస్తారిక ముక్కలు ముక్కలు ఫ్రై చేసినాక ఉడకబెట్టినాక ఇక చికెనంటే ఇక స్పెషల్ ఉండాలే మనకు ఏదన్న ఒకటి దాంట్లోకి పూరీలు గానీ చపాతీలు గానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారిగ అది చేసినాక అందులో వేసుకొని తినాలిక ఇక అందులో వేసి మళ్ళా ఇంక తింటావుంటరు ఎక్కువ ఇక మొగోళ్ళు తింటారిక ఇవన్నీ ఎక్కువ ఈ చికెన్లు గానీ మటను చాపలు దీనికి బాగా ఇష్టపడతారు ఎవ్వరు గానీ చానా అంటే చాలా ఇష్టపడతారు ఇవిటిని ఎక్కువ బిర్యానీని ఇంకా మంచూరియా ఇట్లాంటియి